హలో చెప్పండి సార్ ఎవరు ఆ చెప్పండి చెప్పండి బాబు ఏ సెంటర్లో ఉన్నారు ప్రకాశం సెంటర్ ఆ దానికి స్ట్రైట్గా రండి కొంచెం ముందుకు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మసీదు కొంచెం ముందుకి రాగానే మసీదు సెంటర్ ఉంటుంది మసీదు సెంటర్ దాటగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఒకటి ఉంటుంది

అక్కడకి వచ్చేయండి

అక్కడ నుంచి అక్కడ హండ్రెడ్ మీటర్స్లో అంతే ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కాదు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే

నేను మీరు వస్తాను అంటే లైన్లో ఉంటాను రెండు నిమిషాలలో రావచ్చు మీరు అక్కడ గవర్నమెంట్ నుండి లెఫ్ట్ సైడ్ ఎల్ బీ ఎస్ నగర్ అని ఉంటుంది బోర్డ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిరిగితే నేను రోడ్డు మీదనే ఉంటాను అవును సార్ ఆ ఏ సీ ఫస్ట్లో ఉందా కార్లో ఏ సీ బాగుందా అంటున్నా ఏమి కార్ అది ఎతియోస్ ఆ బాగుంది అనుకుంటానుగా ఏ సీ ఓకే ఓకే ఇక్కడికి వచ్చి ఫోన్ చేయండి మీరు లోపల లైన్లో ఉండమని అన్నాఇక్కడికి వచ్చి ఫోన్ చేశావా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేసిన నేను ఎత్తుతాను లైన్లో ఉండమని అన్నా ఉంటాను రండి ఆ రండి రోడ్డు మీదే ఉంటాను రండి